నేను కొన్ని అనువాద పుస్తకాలు చదివాను నిజం చెప్పాలంటే నా అనుభవం మిశ్రమంగా ఉంది కొన్ని అనువాదాలు అసలు పుస్తకం యొక్క భావాన్ని చక్కగా పట్టుకున్నాయి చదువుతుంటే అసలు రచయిత వ్రాసినట్టే అనిపించింది కానీ కొన్ని అనువాదాలు మాత్రం చాలా బలహీనంగా ఉన్నాయి అసలు పుస్తకంలో ఉన్న అందం భావం రచయిత యొక్క శైలి అస్సలు అనిపించలేదు చదువుతుంటే ఏదో యాత్రికంగా చేసినట్టు అనిపించింది ఒకసారి నేను ఒక ఆంగ్ల నవలని మొదటి ఇంగ్లీషులో చదివాను ఆ తరువాత దాని తెలుగు అనువాదం చదివాను అసలు పుస్తకంలో ఉన్న భావాలు పాత్రలు యొక్క లోతు రచయిత యొక్క శైలి అనువాదంలో పూర్తిగా మిస్ అయ్యాయి అనువాదకుడు పదాలను మార్చాడు కానీ భావాన్ని మాత్రం సరిగ్గా పట్టుకోలేకపోయాడు ఆ అనుబవం నాకు చాలా నిరాశ కలిగింది అసలు పుస్తకం చదివినప్పుడు కలిగిన అనుభూతి అనువాదంలో రాలేదు అనువాద పుస్తకాల గురించి నా అభిప్రాయం ఏమిటంటే అనువాదం చేసేటప్పుడు రచయిత యొక్క భావాన్ని శైలిని సంస్కృతిని కూడా పరిగణలోకి తీసుకోవాలి కేవలం పదాలను మార్చడం మాత్రమే కాదు భావాన్ని కూడా సరిగ్గా అందించాలి మంచి అనువాదాలు అసలు పుస్తకం యొక్క అందాన్ని చెడగొట్టకుండా వేరే భాషలో కూడా అదే అనుభూతిని అందించగలగాలి అనువాదకులు ఈ విషయంపై శ్రద్ధ పెడితే అనువాద పుస్తకాలు కూడా అసలు పుస్తకాలు అంతా ప్రభావవంతంగా ఉంటాయి